నమస్తే అన్న నా పేరు నవీన్ నేను నెల్లూరులో ఉన్నటువంటి గాంధీ బొమ్మ లస్సీ సెంటర్ దగ్గర నుంచి కావలి కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర విగ్రహం దగ్గర వెళ్ళాలని అకుంటున్నాను దాని దగ్గరకి వెళ్ళాలని అకుంటున్నాను నేను జనవరి ఐదవ తేదీన వెళ్ళడం కోసం ఈ రోజు అనగా డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై మూడు మీ యాప్లో బుక్ చేసుకున్నాను పికప్ లోకేషన్ గాంధీ బొమ్మ నెల్లూరు సెంటర్ లస్సీ సెంటర్ దగ్గర డ్రాప్ లొకేషన్ కావలి కూరగాయల మార్కెట్ దగ్గర ఆంజనేయస్వామి గుడి విగ్రహం సమయం వచ్చి మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై నిమిషాలు సుమారుగా ఆ టయానికి నేను వచ్చేసి ఉంటాను తేదీ వచ్చి జనవరి ఐదవ తారీఖు ఈరోజు డిసెంబర్ ఇరవై రెండు జనవరి ఐదవ తారీఖు నేను వెళ్ళడం కోసం క్యాబ్ బుక్ చేసుకున్నాను టాక్సీ బుక్ చేసుకున్నాను యాప్లో అదే మీకు ఒకసారి ఫోన్ చేసి వివరంగా చెపుదామని ఇలా కాల్ చేశాను మీరు కరెక్ట్గా ఒంటిగంట ఇరవై నిమిషాలు ఒంటిగంట ముప్పై నిమిషాలు ఆ పరిధిలో నెల్లూరు గాంధీ బొమ్మ దగ్గర ఉన్నటువంటి లస్సీ సెంటర్ దగ్గర మీరు వెయిట్ చేస్తే నేను కరెక్ట్గా వచ్చి ఎక్కేస్తాను అక్కడి నుంచి కావలి వరకు మనం వెళ్ళాల్సి ఉంటుంది ఒకసారి యాప్లో కన్ఫాంగా బుక్ చేశాను టాక్సీ బుక్డ్ అని వెరిఫికేషన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది అదే మీకు ఒకసారి ఫోన్ చేసి వివరంగా విశ్లేషిస్తే బాగుంటుంది అని మీకు ఒకసారి మీకు కాల్ చేసి చెప్తున్నాను అన్న థ్యాంక్ యూ